హలో అవును మ్యాడమ్ మ్యాడమ్ మీ దగ్గర కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయా

ఎప్పుడు తీసుకొచ్చిర్రు మ్యాడమ్ కూరగాయలు పొద్దున్న తీసుకొచ్చిర్రా లేకపోతే నిన్న తీసుకొచ్చి పెట్టిర్రా అవునా మ్యాడమ్ ఆలుగడ్డలు ఉన్నాయా మ్యాడమ్ దోసకాయలు బెండకాయలు మ్యాడమ్ ఆలుగడ్డ ఒక కిలో టమోటో అర్థకిలో మిరపకాయలు పావు కిలో ఒక కొత్తిమీర కట్ట కరివేపాకు కట్ట పుదీనా కట్ట ఇంకా ఒక సొరకాయ పెద్దది అల్లం నిమ్మకాయలు నాలుగు నిమ్మకాయలు ఇంకా బెండకాయలు అర్ధ కిలో కాకరకాయలు ఉన్నాయా మ్యాడమ్ ప్రేషేనా కాకరకాయ ఏ కాకరకాయ ఉంది మ్యాడమ్ తెల్లది ఉందా లేకపోతే పచ్చది ఉందా మొత్తం గ్రీన్ కలరా లేకపోతే లైట్ గ్రీనా సరే సరే మ్యాడమ్ అవన్నీ ఫ్రెష్గా అన్నీ ప్యాక్ చేసి పెట్టండి మ్యాడమ్ ఇంకా అది ఏమంటారు దాన్ని క్యారెట్లు కీరాలు కీరాలు కీరాలు రెండు కిలోలు కావాలి మాకు క్యారెట్లు ఆఫ్ కేజీ చాలు అవి బీట్రూట్లు ఉన్నాయా మ్యాడమ్ బీట్రూట్లు కూడా ఒక కిలో కట్టు పార్సెల్ అన్నీ ఇప్పుడు పెట్టండి మ్యాడమ్ వస్తున్నాను నేను వచ్చి తీసుకోని పోతాను ఎంత అమౌంట్ అవుతుంది మ్యాడమ్ మొత్తం సరే సరే మ్యాడమ్ సరే మ్యాడమ్ మళ్ళ వస్తున్నాను